మానసిక ఆరోగ్యం అనేది మన శరీర ఆరోగ్యం కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన అంశం మానసిక ఆరోగ్యం మనం ఎంతకాలం సానుకూలంగా ఆనందంగా ప్రభావంతంగా జీవించగలుగుతాము దానిపై నేరుగా ప్రభావం చూపుతుంది మనసు శక్తివంతంగా ఉండటం పాజిటివ్ థింకింగ్ శాంతి మరియు సామర్థ్యం మన జీవనశైలికి మేదో ప్రకటనలు మరియు శరీరక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది మానసిక ఆరోగ్యం విషయంలో ఏదైనా సమస్య ఉంటే అది మన యోగ్యత పనిత తీరు రిలేషన్షిప్ మరియు సామాజిక జీవనంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు ఒత్తిడి పస్తి డిప్రెషన్ ఆత్మవిశ్వాసం నష్టం నిద్రలేని వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కారణంగా మానసిక ఆరోగ్యం తీసుకోలేని సమస్యగా కాకుండా దానిపై జాగ్రత్త దృష్టి సాధించడం అవసరం మానసిక ఆరోగ్యాన్ని సురక్షించడానికి సరైన సమయాన్ని సాయాన్ని తీసుకోవడం సహాయ శిబిరాలను మానసిక బలంగా ఉండే అలవాట్లను అవలంబించడం మానసిక ప్రశాంతంగా ఉండడానికి అలవాటు నిర్మించడం నచ్చిన పనులు చేయడం పాజిటివ్ మరియు సామర్థవంతమైన ఆలోచనలు దృష్టిలో ఉంచడం అనేవి చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా మానసిక ఆరోగ్య శరీరానికి ఎంతో కీలకంగా పనిచేస్తుంది మానసిక సంతృప్తి లేదా స్మృతి సాధించలేకపోతే శరీరం కూడా అవతలి వైపు పట్లం ప్రతిస్పందించదు అందువల్ల మానసిక ఆరోగ్యానికి కూడా గమనించి జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత